తెలుగుదేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో ఉన్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్రా ప్రజలకు ఏమీ తెలియవు వారు ఆంధ్రప్రదేశ్లో బ్రతుకుతున్న ఆది వారి వారి ప్రాంతాలకే పరిమితం అయిపోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి అందుకు కారణం వారు బ్రతుకుతున్న అడవులకే పరిమితం అయిపోవటం వలన ఇతరులలో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే ఆదివాసీ గిరిజన ప్రజలకు వర్ణామ జాతి వారుగా శూద్రుల కింద వచ్చే తరువాత వర్ణముగా అంటరాని వారుగా బ్రాహ్మణ సామాజిక కోణం చెప్పుచు మానవమూలం వీరి నుండే ఆవిర్భవించింది అని వివరిస్తుంది ఆంధ్రదేశంలో అటు రాయలసీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకు అన్నీ ప్రదేశాలలో కలిపి మొత్తం ముప్ఫై ఎనిమిది గిరిజన జాతులు ఉన్నాయని వీరి జనాభా పదమూడు లక్షలని వీఆర్ ప్రతాప్ గారి వ్యాసానికి ఆధారంగా నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు దండారీ నృత్యంలో గుడిసెల ప్రదేశం సమూహాల మయూర నృత్యం జోడియ పూలపండ్లు చెంచు నృత్యం లంబాడీ కొయ్య నృత్యం కొండరెళ్ళ కళ సంస్కృతి మామిడికోత నృత్యం సామూహిక నృత్యం మూడ నమ్మకాలు తంతెల పండుగ మూలాలు మొదలుగునవి ఎన్నో ఉన్నాయి